ప్రతి సంవత్సరం మా ఊరిలో సమ్మక్క సారలమ్మ జాతర విశేషంగా జరుగుతుంది ఈ జాతర ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో పౌర్ణమికి ముందు ముందు మూడు మూడు రోజుల ముందు జరుగు జరుగుతుంది ఆ మూడు రోజులు కూడా జాతర చాలా బాగా జరుగుతుంది నా చిన్నప్పుడు మాత్రం చాలా ఆరాధించేదాన్ని నేను సమ్మక్క సారక్క జాతర అనగానే మా పిల్లలందరం కలిసి మంచిగా కొత్త బట్టలు వేసుకొని అందరం కలిసి కలిసి కలిసి కలిసి అందరం కలిసి జాతర దగ్గరికి వెళ్ళే వాళ్ళం ఆ జాతరలో సమ్మక్క సారలమ్మని గద్దెల మీద నిల్చోబెట్టి ఊరేగింపుగా తీసుకెళ్ళి గద్దెల దగ్గర నిల్చోబెట్టి మొక్కులు చెల్లించుకొని ఆ మొక్కులకి కోడిని మేకని బలి ఇచ్చి మన మొక్కులును తీర్చుకోవడం చేస్తూ చేస్తూ ఉండేవారు మా చిన్నప్పుడు మేము చాలా ఆశ్చర్యంగా చూసే వాళ్ళము అలా చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి అని కూడా అడిగే వాళ్ళము సమ్మక్క తల్లి సారలమ్మ తల్లికి మనం వీటిని బలి ఇచ్చి మనం మొక్కడం వలన చాలా మన కోరికలు నెరవేరుతాయి అనేది పూర్వీకుల నమ్మకం అలా వాళ్ళ నమ్మకాన్ని మాకు వాళ్ళు తెలియజేసారు అలాగే ఇంకొక ఇంకొక ప్రత్యేకత కూడా ఉండేది ఈ జాతరలో ఈ జాతరలో బెల్లం బెల్లంని బంగారం అంటారు ఈ బెల్లంని కోరిక మన మనస్పూర్తిగా మన మనసులో కోరుకొని కోరుకోవడం వల్ల కోరిక నెరవేరిన తర్వాత మనం ఎంత బరువు ఉంటామో అంత బరువుకు సరి సమానంగా బెల్లంని తూ తూచి అందరికీ మొక్కి ఆ బెల్లంని తీసుకుని అందరికీ పంచి పెడతారు దాన్ని బంగారం అంటారు బెల్లంని అలా చాలామంది చేసేవారు ప్రతి సమ్మక్క సారలమ్మ జాతర అప్పుడు ఇలా చేసి మొక్కును మోచుకుని ప్రతి ప్రతి ఇంటింటా అందరూ కలిసి వెళ్ళి మొక్కులు చెల్లించుకొని అక్కడ సంతోషంగా వన భోజనాలు లాగా అక్కడే ఉండి తిని పిల్లా పాపలతో సంతోషంగా గడిపి మాకు కావాల్సిన తిను బండారాలన్నీ కొనుక్కుంటూ ఆడుకుంటూ ఆటపాటలతో చాలా బాగా మేము ఎంజాయ్ చేసే వాళ్ళము